హలో తూర్పుగోదావరి జిల్లా గుడ్ ఈవెనింగ్ సార్ తూర్పుగోదావరి జిల్లా జడ్పిహెచ్ బెండపూడి హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నామండీ చెప్పండి సార్ ఉన్నాయి సార్ ఫిఫ్త్ క్లాస్ వరకు అడ్మిషన్స్ ఉన్నాయి చాలా అవైలబుల్ గా ఉన్నాయి పిల్లలు జాయిన్ అవుతున్నారు మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయవచ్చు అవునా సార్ చాలా సంతోషమండి అవునా ఓకే చాలా సంతోషం సార్ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ కి దీటుగా మా స్కూల్ అనేది జరుగుతుంది మీరు గమనించినట్లయితే సార్ మా స్కూల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ యొక్క బెండపూడి హై స్కూల్ అనేది చాలా వరకు కూడా ఈ యొక్క అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా ముందుకు ఉంది ఈ యొక్క వెరీ గుడ్ సార్ చాలా మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు మీరు గమనించినట్లయితే గత కొన్ని రోజులుగా మా యొక్క స్కూల్ గురించి అన్ని న్యూస్ పేపర్ ల లోను టీవీలోను కూడా మీకు వినబడేది ఏంటంటే బెండపూడి హై స్కూల్ అనేది స్కూల్ అనేది ఇంగ్లీష్ మాట్లాడడంలో చాలా ఉత్తీర్ణత సాధించింది వెరీ గుడ్ చాలా సంతోషం ఇప్పుడు గమనించినట్లయితే కొత్త గవర్నమెంట్ వచ్చినపుడు ఈ నాడు నేడు పథకం ద్వారా ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెట్టారు గవర్నమెంట్ వారు అది ప్రవేశపెట్టిన తర్వాత మా పిల్లలకి ఇంగ్లీష్ పెడుతున్నాం ఎలా మాట్లాడాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి అనేది మేము చాలా దృష్టి పెట్టాం మాకు ఉన్న టీచర్లు కానీ అందరూ కూడా చాలా కష్టపడి పని చేస్తారు మీ పిల్లలకి ఇంగ్లీష్ లో మాట్లాడటం నేర్పించే బాధ్యత మాదండి అలాగే అదే విధంగా మా యొక్క మధ్యాహ్న భోజనం కానీ లేదంటే పిల్లలకి క్రీడారంగంలో కానీ అన్నీ రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళాలని మేము ప్రయత్నం చేస్తాం సార్ అన్నీ ఉన్నాయి సార్ మీరేమీ పే చేయనక్కర్లేదు మీకు బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ షూస్ కానీ బెల్ట్ కానీ అన్నీ కూడా స్కూల్ ఏ ప్రోవైడ్ చేస్తుంది పిల్లలు ఎటువంటి రూపాయి కూడా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు అలాగే అమ్మ ఒడి కూడా మీ పిల్లలు ఎంతమంది ఉన్నారండి ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా అమ్మఒడి అనేది పడుతుంది మీరు అడ్మిషన్ జరుగుతున్నాయండి పిల్లలని తీసుకొనిరండి తీసుకొని వస్తే చక్కగా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం ఉంటుంది ఎగ్జామ్ పెట్టడం ఉంటుంది వారికి మరి అవగాహన కూడా చూడాల కదండి వారు ఎంతవరకు చదవగలరు వారి తెలివితేటలను చూసి మేము అడ్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది చాలా సంతోషం అండి రేపు ఉదయాన్నే తీసుకుని రండి వారికి వారిని చూసి మనం ముందుకు పోదాం చాలా సంతోషం థ్యాంక్ యూ